భారతదేశంలో రోజూ వారి ఆహారము చాలా ప్రసిద్ధంగా ఉంటుంది ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క మసాలా ఐటెంలు వంటకాలు ఎంతో ప్రసిద్ధంగా మనన యొక్క అవసరాలతో కూడా వ్యవహారంలు ఉంటాయి భారతదేశంలో ఈ యొక్క ఆహారం భోజనాలు చాలా లక్షణాలతో కూడిన వ్యవహారంతో కూడిన అందుబాటలతో కూడిన అన్నీ వంటక రసాయనాలతో కూడిన లక్షణను మసాలా ఐటెం తో కూడి ఉంటాయి వీటిల్లో చాలా ప్రసిద్దంగా వండుతారు వీరి భారతదేశంలో రకరకాల ప్రయోజనాలతో కూడిన వంటకాలు పోషక ఆహారాలు కూడా లభిస్తాయి ఈ యొక్క సహజ వనరులతో కూడిన ఈ యొక్క భారత దేశంలో చాలా వంటకాలు మసాలా ఐటెంలు ఉంటాయి చెప్పాలంటే కర్రీలు అనేది ఎక్కువ ఇక్కడ ఇక్కడ మసాలా ఐటెం లంటే చికెన్ వంటి రసయన వస్తవులు కూడి ఉంటాయి ఈ యొక్క రసయన వస్తువులు జీవితకాలంలో వాడే కొన్ని రకాల ప్రసిద్ధులు ఏర్పరుచుకుంటాయి రోజూ వారి జీవితంలో తయారు చేసుకొనే వాడే కొన్ని ప్రసిద్ధ వంటకాలు మసాలాలు ఏమిటి అంటే ఈ యొక్క కర్రీలు అనేవి భోజనంలో జమ్మత్తుగా వాడుకుంటారు వీరు బాగా వాడే మసాలా ఐటెంలు ఎక్కువమంది ఆనందించుకుంటూ ఉంటారు ఈ యొక్క మసాలా ఐటెంలు తదుపరి జీవితంలో రోజూ వారి జీవితంలో కూడా ఉపయోగిస్తారు ఈ యొక్క మసాలా ఐటెంలు మానవుని యొక్క సహజ వనరులకు వారి యొక్క ఆహార పరిస్థితికి శరీరానికి అనుకూలంగా విని వినియోగించుకుంటారు వారి యొక్క ఆహారం కూడా బాగా ప్రసిద్ధి చెందుతుంది వారి యొక్క మనస్తాపన బాగా ఉల్లంగించుకుంటారు కుటుంభసభ్యులకు ఎక్కువ మ మసాలా ఐటెంలు వారు ఉపయోగిస్తారు ఇలాంటి మసాలా ఐటెంలు ఎక్కువ వారు వాడదలుచుకుంటారు ఇది భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుసుకోవచ్చు